ప్రస్తుతము భారత దేశము అనేక పర్యావరణ సమస్యలతో ఎదుర్కొనుచున్నది దానికి కారణం పంట పొలములు కోతకు గురి అయిన తరువాత అవి వచ్చి గడ్డిని తగలపెట్టడం ద్వారా పొగలు చిమ్మి పూర్తిగా ప్రకృతిని పాడుచేయడం జరిగింది దీని ద్వారా స్వాసస్వరూప స్వాస రుగ్మతులైన రోగాలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరియు నదులు అడవులు పర్వతాలు కొండలు అన్నీ తగ్గిపోయి పంట పొలాలను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇచ్చి దీనికి సరైన సమతుల్యత తప్పి పంట పొలాలలో కూడా సేంద్రియ ఎరువులు కాకుండా రసాయన ఎరువుల వళ్ళ నేల కూడా తన శక్తిని కోల్పోయి పంటను కూడా తగ్గే సమస్యలు వచ్చాయి దీని కారణంగా వర్షాకాలము ఎండాకాలాము చలికాలము ఏదీ కూడా సరైన సమయంలో రావ రావడం లేదు